పర్యావరణంపై అవగాహన పెంచుకోవడానికి ఏమి చెయ్యాలంటే ముందుగా మనం చుట్టుపక్కల కొన్ని కొన్ని చెట్లను నాటాలి చెట్ల వల్ల మంచి గాలి మనకి వీచి అది మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ భూభా ఈ భూ ప్రపంచం మొత్తం మీద పర్యావరణ కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల భూమి మీద ఓజోన్ పొర చ ఓజోన్ పొర దెబ్బతింటుంది అలాగే చాలా చాలా వాహనాల వల్ల వాహనాల నుంచి వచ్చే గ్యాస్ నైట్రోజెన్ గ్యాస్ క్లోరోఫోరో కార్బన్స్ ఇట్లా ఆక్సిజన్ పోయి ఆక్సిజన్ అసలు లేకుండా మొత్తం క్లోరోఫ్లోరో కార్బన్స్ నైట్రోజెన్ మొత్తం నిండిపోయి జనాలంతా ఆరోగ్య అనారోగ్య పాలువవుతున్నారు ఈ పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి మనం ఎంతో కొంత చాలా కష్టపడాలి చెట్లు నాటాలి మన చుట్టుపక్కల గాని ఎక్కడైనా చెట్లు నాటాలి ఇలా ఎన్జ్ నేనయితే పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్జీవోలో పాల్గొన్నాను కొన్ని కొన్ని మీటింగ్స్ చేశాను ర్యాలీర్యాలీ నిర్వహించాను ఇంకా మా ఇంటి ఆద్దర్యంలో నేను కొంతమందిని పిలిచి కూచి వాళ్ళతో మాట్లాడి పర్యావరణం కాపాడే కొన్ని కొన్ని సలహాలు ఇచ్చాను అలానే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా నా సలహాను విని చెట్లును పెంచడానికి అంగీకరించారు ఎప్పుడైనా మనం చెట్లను పెంచితే వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ గాలి మన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇంకా చాలా మంది ఇప్పుడు ఈ ప్రపంచంలోనే ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయి ప్లాస్టిక్ వల్ల అవి భూమిలో కరగక భూమిలో కరగక అవి చాలా రోగాలను వ్యాపిస్తున్నాయి ప్లాస్టిక్ వాడకం వాడడం చాలా ప్రమాదకరం ఇంకా పెట్రోలియం గ్యాస్లు కార్బన్ గ్యాస్లు ఇవన్నీ చాలా ఎక్కువైపోయినియి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఈ భూప్రపంచంలో తగ్గిపోయి అనేక అనేక విధాలుగా ప్రపంచానికి ముప్పు వస్తుంది ఇంకా ఈ పర్యావరణం పెంచుకోవడానికి మనం ఎప్పుడూ చెట్లను పెంచి ప్లాస్టిక్ నియంత్రణ తగ్గించేసేయాలి పూర్తిగా ప్లాస్టిక్ నియంత్రణ తగ్గించడం వల్ల పర్యావరణాన్నిచాలా కాపాడుకోగలం ఇంకా వచ్చేసరికి వాహనాల నుంచి వచ్చే గాలి వాహనాలు ఎక్కువైపోయాయి బండ్లు చాలా ఎక్కువైపోయాయి రకరకాల ఎలక్ట్రిక్ బండ్లు ఎక్కువైపోయినాయి రిఫ్రిజిరేటర్ కాని ఇట్లా ఏసీలు కాని వాటి నుంచి వచ్చే మొత్తం మొత్తం ఏయిర్ పొల్యూట్ అయిపోతుంది దీనివల్ల చాలా మంది ప్రజలు ఎక్కువైపోతున్నారు మన జనాభా జనాభాల సంఖ్య ఎక్కువయ్యేసరికి వాహనాలు వస్తువులు ఇవన్నీ ఎక్కువవుతున్నాయి దీనివల్ల ఆక్సిజన్ అనేదే మనిషికి అందడం చాలా కష్టంగా ఉంది సో మనం పర్యావరణాన్ని కాపాడాలి అంటే ముందు మనం చెట్లు నాటాలి నా వంతు నేను ఏ రకమైన పని నిర్వహిస్తున్నానంటే పర్యావరణాన్ని కాపాడడానికి చెట్లను నాటుతున్నాను మా ఇంటి చుట్టూ పక్కల చెట్లను నాటి రోడ్లు అవన్ని క్లీన్గా ఉంచుతున్నాను ఇంకా క్లీన్గా లేకపోతే హెడ్ ఆఫ్ ద వాళ్ళకి కంప్లైన్ చేసి నేను వాటికి పర్యావరణ రక్షణలో ఎంతో కొంత సహాయం నా సహాయం నేను అందిస్తున్నాను ఇలా విధంగా అందరూ సహాయం చేస్తే చాలా బాగుంటుంది పర్యావరణం అనేది పర్యావరణ కాలుష్యం నియంత్రణ చెయ్యాలంటే మనం మన వంతు ఏదో ఒకటి చేయి చెయ్యనిదే పర్యావరణం అవగాహన పెంచుకోవడానికి ముందుగా మనం చెట్లను నాటితేనే చాలా మంచిది దానివల్ల వచ్చే ఆక్సి దాని వల్ల వచ్చే ఆక్సిజన్ నుంచి ఎంతో మంది చాలా మంది మనకిప్పుడు ప్రపంచంలోని ఆక్సిజన్ అనేది తగ్గిపోయి నైట్రోజన్ అనేది క్లోరోఫ్లోరో కార్బన్స్ కాని ఎక్కువైపోయాయి వాటన్నిటినీ మనం నియంత్రించాలి అంటే ముందుగా మనం చెట్లు నాటాలి ఇప్పుడు ఇప్పుడు ఎంతోమంది ప్లేస్లు జనాభా ఎక్కువైపోయి ఇల్లులు కట్టడం అని అన్ని చెట్లను నరికేస్తున్నారు దీనివల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఈ భూ ప్రపంచంలో ఆ ఓజోన్ లేయర్కి ఓజోన్ లేయర్కి ముప్పు ఉంది కాబట్టి అలాగే అం ఆర్కిటికాలో మంచు కరిగి ఐస్బర్గ్ అని ఇలా వాల్కెనో ఎరెప్షన్స్ అని ఇలా చాలా వస్తున్నాయి దానివల్ల మన భూ భూ దానివల్ల సముద్ర మట్టాలు పెరిగి చాలా ముప్పును ప్రపంచంలోనే చాలా ముప్పు వస్తుంది కొన్ని దేశాల్లో కొనుమరుగయ్యే ప్రాంతాలు వచ్చాయి వచ్చేస్తున్నాయి అలాగే చాలా దేశాల్లో కొన్ని దేశాల్లో కోల్ మైన్ కోల్ మైన్స్ ఇండస్ట్రీస్ అని చాలా పొల్యూటెడ్ ఎయిర్ చాలాపొల్యూటెడ్ ఎయిర్ వచ్చేసి జనాలందరూ రోగాలతో చనిపోతున్నారు